ఒకప్పుడు తెలుగు సాంప్రదాయం ప్రకారము జరిగే పెళ్ళిళ్ళు చాలా బాగా ఉండేవి నాకు పెళ్ళికి ముందే పది రోజులు ముందే చుట్టుపక్కల చుట్టాలందరిని పిలుచుకొని బందువులతో సరదాగా గడుపుకుంటూ ఇంటి ముందు పందిరిలేసి చుట్టు బాగా కట్టేసి మంచిగా ఇళ్ళంతా సందడి సందడిగా చేసుకుని చాలా బాగా బంతి భోజనాలు పెట్టుకుని చాలా బాగా జరిగేది చాలా సాంప్రదాయపరంగా జరిగేది కానీ ఇప్పుడున్న పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే పెళ్ళి అంటే అన్నీ రెడీమేడ్ అన్నీ కూడా రెడీమేడ్గా కొనుక్కొచ్చుకోవడం ప్లేట్స్ రెడీమేడ్ అన్నీ కూడా రెడీమేడ్ తీసుకొచ్చుకోవడము పెళ్ళిళ్ళు చేసుకోవడము ప్రతీదీ కూడా ఆర్టిఫీషల్లాగా అయిపోయింది ఇప్పుడెట్లా అంటే ఒకటే రోజు అందరి అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఒక దగ్గరే రిసెప్షన్ ఫంక్షన్ హాల్ మాట్లాడుకుంటున్నారు ఇంటి దగ్గర ఒక కనీసం ఒక ఇంటి ముందు పందిరి వేయడం కానీ కనీసం పెళ్ళి గురించి ఈ ఇంట్లో పెళ్ళవుతున్నది అన్న విషయం కూడా తెలియకుండానే పోతున్నది ఈ రోజులల్లో ఫంక్షన్ హాల్ దగ్గరకెళ్తున్నరు డైరెక్ట్ అమ్మాయి అబ్బాయి అక్కడికి వెళ్తే అక్కడే పెళ్ళి అవుతుంది అక్కడే అన్ని అయిపోతున్నయ్ బంధువులు కూడా అక్కడికే డైరెక్ట్ వచ్చేసిన ఏ టైంకి పెళ్ళి అంటున్నారు ఆ టైంకి పెళ్ళికొస్తున్నారు లేదంటే డైరెక్ట్ భోజనాలు ఏ టైంకి అంటున్నారు కొంతమందయితే భోజనాలకి అటెండ్ అవుతున్నారు కట్నాలు ఏమన్నా ఉంటే ఇంతక ముందైతే కట్నాలు చదివించడము అవి ఇవి పెట్టేవాళ్ళు ఇప్పుడేమన్నా అంటే జస్ట్ ఫోటోస్ దిగుతున్నామా ఏదైనా చేతుల గిఫ్ట్ లాగా ఏదైనా పెట్టినమా వెళ్ళిపోతున్నామా అంతే ఒక ఒక ఫంక్షన్కి ఒక పెళ్ళికి వచ్చినమూ వీళ్ళని ఆశీర్వదించాలి అనేది అది పక్కన పెడితే ఏమనుకుంటున్నారంటే వెళ్ళినమా అటెండ్ అయినమా ఇంత తిన్నమా వచ్చినమా అంతే కానీ పెళ్ళెలా జరిగింది వాళ్ళ బంధువులేంటి వాళ్ళు వాళ్ళ అసలు ఎట్లున్నది అనేది ఏం లేదు ఎంత గ్రాండ్గా పెళ్ళి చేస్తే అంత మంచి మంచిది ఈ రోజులలో గ్రాండ్గా మీన్స్ ఎంత ఆర్టిఫీషియల్గా ఫంక్షన్ హాల్ కానీ ప్లస్ డీజేలు కానీ ప్లస్ ఈ బ్యాండ్ మేళం ఇలాంటియన్ని ఉంటే ఎన్ ఎంత ఇది జరిగితే అంత ఇంతకముందైతే మనకి పెళ్ళిలంటే డైరెక్ట్ అమ్ అమ్మాయి అబ్బాయిని చూసుకోవడం పెద్దలు మాట్లాడుకోవడము ఇప్పుడు పెళ్ళిలంటే డైరెక్ట్ చూసుకోవడం ఫోన్ నెంబర్లు మార్చుకోవడం మాట్లాడుకోవడం దాని తర్వాత ఆ ఫోటో షూటులనీ లేకపోతే రీల్స్ అనీ అదీ ఇదీ ఇలాంటివి అసలు పెళ్ళి సాంప్రదాయం అనేది రోజు రోజుకు నశించిపోతున్నట్టుగా అనిపిస్తుంది